దిస్ కాల్ ఈజ్ నౌ బీయింగ్ రికార్డెడ్ ఆ ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే చెప్పండి అవునండి తిరుగుతున్నాండి ఓకే అండి ఇంకా అక్కడేమి బాగుంటాయండి

కొండ ప్రాంతాలు వాటర్ఫాల్స్ ఇవన్నీ ఎక్కడుంటాయండి

అలాగేనండి వాటర్ఫాల్స్ ఎక్కడ మరి

ఎంత ఎంత దూరం పడుతుందండి జర్నీ ఎలా పడుతుందండి ఓకే వెహికల్స్ ఏముంటాయండి వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్ట్ లాంటిది

అలాగేనండి సరే అండి అలాగే థ్యాంక్స్ అండి సరేనండి